హలో నమస్తే సార్ చిల్లీస్ రెస్టారెంటా అండి ఆ సార్ నేను ఒక రెండు ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెడతాను సార్ డెలివరీ చేయాలి అవి ఏమిటంటే సార్ ఒక ప్లేట్ చికెన్ బిర్యాని ఒక ప్లేటు చికెన్ నూడిల్స్ పంపించండి సార్ ఆ డెలివరీ పంపించాలి ఆ ఓకే సార్ ఓకే సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాకపోతే మా ఇంట్లో కొంచెం తినడానికి ఏమీ లేవు సార్ మీ రెస్టారెంట్లో వాడి పడేసేటంటివి టటువంటి స్పూన్లు కాని పళ్ళాలు కాని ఫోర్కులు కాని ఏమైనా ఉంటే కొంచెం పంపిచండి సార్ ప్లీజ్ దయచేసి నేను పెట్టిన రెండు ఆర్డర్లతో పాటు ఈ ఐటమ్స్ కూడా పంపిస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్